ఏంటమ్మా ఇలా వచ్చావు ఎంటమ్మా ఇలా వచ్చావు నమస్కారమమ్మా

చెప్పమ్మా అవునమ్మా ఎన్ని రోజులు అయ్యిందమ్మా ఈ కుక్క పుట్టి రెండు రోజులు అయ్యిందా సరేనమ్మా కుక్కకి నెల నెలా టీకాలు వెయ్యించాలి ఇప్పుడు ఇప్పుడు ప్రసెంట్ చిన్న పిల్ల కాబట్టి రోజూ దానికి పాలు మాత్రమే పట్టాలి ఆ తరువాత ఒక పదిహేను రోజులు తరువాత అప్పటి నుంచి కొంచెం పెరుగన్నం మెత్తగా కలిపి దానికి పెట్టాలి అంతే కాదు రెండు పూటలు మాత్రమే పెట్టాలమ్మా పెరుగన్నం వేసి అలాగే పాలు మాత్రం పొయ్యాలి దానికి అవేంటి బిస్కెట్స్ వాటికి సంబందించిన బిస్కెట్స్ అవి ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి అవన్నీ చెయ్యాలి నెల నెలకి కూడా టీకాలు అన్ని వెయ్యించాలమ్మా

రాస్తానమ్మా రాస్తాను ఇంకేంటి దానికి సెపరేట్గా సబ్బు షాంపూ ఉంటాయి నేను అది రాసి ఇస్తాను మీకు ప్రికాషన్స్ రాసి ఇస్తాను అవి ఫుడ్ కూడా దానికి ఏమేమి కావాలో అవి కూడా నేను రాసి ఇస్తాను అమ్మా అవి రేగులర్గా వాడితే మీరు అది చాలా బాగా పెరుగుతుంది కుక్క సిక్స్ అది ఆరు సంవత్సరాలు బ్రతుకుతుంది కాని దాన్ని బాగా చూసుకుంటే ఆ ఆరు సంవత్సరాలు దాటిందే అనుకో ఇంక దాన్ని పదిహేను సంవత్సరాల వరకు మీరు చూసుకునే అవసరం లేదు దాన్ని మీరు పెంచే దాని జీవనా విదానం బట్టి దానికి ఇచ్చే ఆహారం ఫుడ్ బట్టి అది దాని పెరుగుదల అనేది చాలా బాగుంటుందమ్మా నేను ప్రికాషన్స్ రాస్తాను అలాగే దానికి ఇంకేంటి నెల నెలా టీకాలు వేయించడం అలాంటివి చెయ్యాలి ఇంకా ఏంటంటే ఎన్వి కూడా ఎక్కువ పెట్టకూడదమ్మా ఇప్పుడు మంత్లీ వన్స్ అది కూడా ఉడకబెట్టిన నీటిలో కొంచెం సాల్ట్ వేసి జస్ట్ బాయిల్ చేసి ఇవ్వాలి అదీ మంత్లీ ఒకసారి అంతే తప్ప ఇంక మీరు అస్తమానం దానికి ఎన్వి అనేది పెట్టకూడదు సరేనమ్మా మీకు ప్రికాషన్స్ రాస్తాను దాన్ని బట్టి మీరు అది అనుసరించి అందులో ఉన్న మందులు అన్నీ వాడి దాన్ని బాగా చూసుకొండమ్మా సరేనమ్మా ఓకేనమ్మా ఓకేనమ్మా ఉంటాను కృతజ్ఞతలు